తూర్పుగోదావరి జిల్లాలో గుర్తించదగ్గ ప్రదేశాలు మరియు పర్యాటక ఆకర్షణలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం పద్నాలుగవ శతాబ్దానికి చెందినది భారతదేశంలోని పురాతన ఆలయాల్లో ఒకటి శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఈ ఆలయం పదిహేనొవ శతాబ్దానికి చెందినది మరియు శ్రీ జగన్మోహిని కేశవ స్వామికి అంకితం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఈ ఆలయం పదహారవ శతాబ్దానికి చెందినది మరియు శ్రీ లక్ష్మి గణపతికి అంకితం చేయబడింది తూర్పుగోదావరి జిల్లాలో ఇతర ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి కోనసీమ తోట ఈ తోట పదిహేనొవ శతాబ్దానికి చెందినది మరియు కోనసీమ నగరంపై నిర్మించబడింది కామేశ్వర శివాలయం ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంకి చెందినది మరియు శివుడికి అంకితం చేయబడింది ఇది దాని అందమైన శిల్పాలకు మరియు రెండు వందల అడుగులు ఎత్తైన శివలింగానికి ప్రసిద్ధి చెందింది రేణుక తుంగభద్రా జలపాతం ఈ జలపాతం అరవై అడుగులు ఎత్తులో ఉంటుంది మరియు రేణుక నదిపై ఉంది ఇది పర్యాటకులకు ఒక గొప్ప ఆకర్షణగా మారింది ఎందుకంటే ఇది ఒక సుందరమైన ప్రదేశం మరియు సహజ అందాలను అందిస్తుంది ఈ పర్యాటక ఆకర్షణలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మార్చాయి అవి పర్యాటకులకు